అదే మీ షాప్లో నేను ఆపిల్ ల్యాప్టాప్ తీసుకున్నానండి సిక్స్ మంత్స్ అయ్యింది నేను తీసుకుని గుర్తుందా అండి ఇది హ్యాంగ్ అయిపోతుందండి ల్యాప్టాప్ కొంచెం చెక్ చేసి దీని ప్రాబ్లెమ్ ఎంటో కొంచెం చూసి చెప్తారా అండి ఆ అవునండి ఇదిగోండి ఆవునండి అవునండి

అందుకే గేమ్స్ ఎక్కువ డౌన్లోడ్ చేసి ఇవ్వడం వల్ల అండి డిలీట్ చేసెయ్యండి అయితే గేమ్స్

అవునండీ ఇప్పుడు దీన్ని రిపేర్ చెయ్యడానికి ఎంత అండి

ఇంక గేమ్స్ డౌన్లోడ్ చెయ్యకూడదు కదండి

ఇంకో ఫైవ్ హండ్రెడ్కి చేసెయ్యండి ఫైవ్ హండ్రెడ్కి చెయ్యండి ఆ

అవునండీ చేసెయ్యండి అయితే సిక్స్ హండ్రెడ్కి ఈవెనింగ్ రమ్మంటారా అండి మళ్ళీ సరేనండి కాల్ చేస్తారా అండి మళ్ళీ మీరు ఒక సారి రిపేర్ అయిపోయిన తరవాత సరే రాస్తాను ఆ కాల్ చెయ్యండి ఆ సరేనండి